మా ఊరి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మాది తూర్పుగోదావరి జిల్లాలో ఓ చిన్న పల్లెటూరు చాలా అందమైన ప్రదేశం కూడా ఎటు చూసినా పచ్చని చెట్లు అలాగే పక్కన గోదావరి నది రెండు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఇది ఒక సుందరమైన ప్రదేశం ఇది పచ్చని పొలాలు మరియు నదులతో చుట్టు అలం అలంకరించబడి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాదు మా గ్రామంలోని ప్రజలు చాలా సహాయకరమయినవారు మరియు మంచి ఆతిథ్యం ఇస్తారు వారు ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మా ఊరి యొక్క సంస్కృతి చాలా పురాతనమైనది మరియు ప్రసిద్ధి చెందినది మంచి కట్టుబాట్లు గల గ్రామం అందుకని మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం నా ఊరు నాకు చాలా ముఖ్యం మీరు మా ఊరికి వస్తే అది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అంతేకాదు ఊరి యొక్క సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మీకు చాలా అవకాశాలు ఉంటాయి